హలో చెప్పండి ఓకే షా షూస్ అయితే డె డెలి వెరీ డెలివెరచ్చేసి కలర్స్లో ఉన్నాయి అంటే డైలీవేర్లో వచ్చేసి మీరు డైలీ ఆఫీసెస్కి కానీ కాలేజెస్కి కానీ ఇలా వేసుకొని వెళ్ళడానికి డైలీవేర్లో ఉన్నాయి కాలేజెస్కి కొందరు ఫార్మల్ వేస్తారు కొందరేమో ఫార్మల్ వేస్తారు కొందరేమో ఫాష్ కోసం వేస్తారు స్టైల్గా ఉండడం కోసం టూ మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ రేట్స్ వచ్చేసి ఇ ఈ డైలీవేర్వి ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ రేట్లున్నాయి ఫైవ్ హండ్రెడ్ నుండి టూ థౌసండ్ వరికీ కూడా ఉన్నాయి డైలీ వేర్ వేసుకోవడానికి అంటే అందులో బ్రాండ్స్ లిబియా అని ఎస్ఎం సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇవి మన స్టార్ కిక్స్ ఇందులో బ్రాండ్స్ ఉంటాయి స్పోర్ట్ షూస్ స్పోర్ట్స్ మోడల్స్లో కావాలి అని అనుకుంటే స్పోర్ట్స్ షూ మోడల్లో కూడా ఉన్నాయి అందులో కూడా బ్రాండెడ్ను బట్టి స్పోర్ట్స్ వచ్చేసి మినిమం స్పోర్ట్స్ షూస్ స్టార్టింగ్ ఎయిటీన్ హండ్రెడ్ నుండి ఉన్నాయి సైజ్ సైజ్కి తగ్గట్టుగా కాస్ట్ చేంజ్ అవుతుంది ఆ విషయంలో బ్రాండ్లో ఇప్పుడు సపోజ్ ఒకటే బ్రాండ్లో ఎయిట్ ఒకా కాస్ట్ ఉంటుంది నెంబర్ టెన్ అది నెంబర్ ఒక కాస్ట్ ఉంటుంది అలా డిఫరెంట్ ఉంటుంది అట్లనట్టు అండ్ ఇంకా ఫార్మల్ షూస్ ఉన్నాయి ఫార్మల్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఇలా మీకు ఏ బ్రాండ్స్లో కావాలె ఏ ఫార్మల్ ఫార్మల్లో కావాలె పార్టీవేర్ కావాలె ఏ మోడల్లో కావాలంటే మోడల్స్లో తీసుకోచ్చు పార్టీవేరు పార్టీవేర్ వచ్చేసి మీ సైజ్ ఎంతా నైనా ఎయిట్ ఓకే అంటే మీరు డైలీ వేసుకుంటారా ఒకోసారి వేసుకొని పక్కన పెట్టుకుంటారా ఫంక్షన్స్కే అంటే ఓకే ఎయిట్ తీసుకోండి ఎయిట్ ఈ ఫంక్షన్స్ ఇది వచ్చేసీ మీకు కాస్ట్ ఇ ఇ ఇ టూ మోడల్స్ ఉంటాయి ఇ టూ ఇ టూ మోడల్స్ వచ్చేసి ఇ టూ మోడల్స్ మీకు సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది ఒకటి మీరేదైనా తీసుకోవచ్చు ఇంకా ఒకటి బ్లాక్లో ఉన్నది ఒకటి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది బ్లాక్ అంటే బ్లాక్కి కొద్దిగా ఆరంజ్ షేడ్స్ ఉంటాయి ఓకే ఓకే ఆండీ ఓకే